శారీరక వ్యాయామానికి యోగాకి తేడా ఏంటి అనగా శారీరక వ్యాయామం అనేది మన బాడీ రిలాక్సేషన్ కోసం చేస్తాం యోగా అనేది మన మైండ్ రిలాక్సేషన్ కోసం చేస్తాం లైఫ్లో రెండూ ఇంపార్టెంటే దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది మనం ఒకటి చేసి ఇంకోటి మానేసాము అనుకుంటే కుదరదు రెండూ చేస్తేనే మనకి మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది బాడీ కూడా మనకి సహకరిస్తుంది ఏ ఒక్కటి చేయకపోయినా రెండో దానికి ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేసేటప్పుడు మన మైండ్ స్ట్రెస్ అవ్వకుండా ఉండడంకోసం యోగా చేయాలి అండ్ ఎక్కువసేపు వర్క్ చేయడానికి మన బాడీ సహకరించాలంటే శారీరక వ్యాయామం చేయాలి రెండిటికీ డిఫరెన్స్ అంటే ఉంది కానీ రెండు ముఖ్యమే

ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ రెండూ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రావాలని అనుకుంటున్నాను శారీరక వ్యాయామం అన్నది జిమ్లకి మాత్రమే వెళ్లి వై చేయాలన్నది కూడా ఏమీలేదు మనం ఇంట్లో ఉండి కూడా మన ఎక్ససైజెస్ మనం చేసుకోవచ్చు యండ్ యోగా కూడా యె మనం ప్ర ప్రశాంతంగా మన ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు రెండూ బయటకెళ్లి చేయాలన్న కంపల్షన్ అయితే ఏమీలేదు శారీరక వ్యాయామానికి ఎక్సామ్పుల్స్ వచ్చి డ్యాన్స్ ఎక్ససైజస్ ఇలా ఏవైనా అది ఎక్ససైజే శారీర శారీరక వ్యాయామానికి అవి హెల్ప్ చేస్తాయి యోగ అంటే ఎప్పుడూ మన మైండ్ రిలాక్స్డ్గా ఉండి మనం ఎటువంటి టెన్షన్స్కి లోనవ్వకండా ఒకవేళ ఇన్కేస్ మనకు ఏదైనా టెన్షన్ వచ్చినా కూడా మనం కూల్గా ఉండి ఆలోచించుకునేంత పొజిషన్కి మనల్ని తీసుకెళ్తుంది యోగ సో ఈ రెండూ అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ శారీరక వ్యాయామం మరియు యోగ రెండూ చేయాలని నా ఉద్దేశం